మనం ఇంట్లో నిష్టగా పూజలు చేయడానికి ఏమేమి చేస్తావు అని అడిగిన దాని గురించి చెప్తున్నాను ముందు బండలు క్లీన్ చేసుకోవాలి బండలు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంటి ముంగట ముగ్గు వేసుకోవాలి ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవాలి అలా చేస్తే కూడా చాలా బాగుంటుంది మళ్ళీ తర్వాత స్నానం చేయడానికి పోయినప్పుడు తలస్నానం చేయాలి తలస్నానం చేసి నైటీ కాకుండా డ్రెస్ కాకుండా చీర కట్టుకోండి చీరకట్టులో చాలా బాగుంటుంది చీర ఇంకా మన తెలంగాణ సాంప్రదాయం కాబట్టి పూజ చేసినప్పుడు ఎప్పుడైనా పూజ చేసినప్పుడు చీర కట్టుకోండి ఎందుకంటే అది తెలంగాణ సాంప్రదాయం ముందు మనం పూజ చేసే ముందు దేవుణ్ణి కడుక్కోండి దేవుణ్ణి కడగడానికి మనం ఏం దేంతో కడగాలి అంటే పీతాంబరి తీసుకోండి పీతాంబరి కాకుండా ఇంకా చాలామంది చింతపండు నిమ్మకాయ తో కూడా కడుగుతారు చింతపండు నిమ్మకాయ కాకుండా అంటే సబీనా కూడా మనం సబీనాతో కూడా మనం కడవచ్చు కాబట్టి సబీనా అయినా చింతపండు చింతపండు నిమ్మకాయ అయినా లేకపోతే సబీనా అయినా పీతాంబరి అయినా దేనితోనైనా మనం దేవుణ్ణి క కడగవచ్చు తర్వాత దేవుణ్ణి కడిగిన తర్వాత ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకోండి ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకుని దాన్ని గంధం కుంకుమ బొట్టులు పెట్టి తర్వాత పూలు పెట్టండి పూలు పెట్టిన తర్వాత దీపం పెట్టి అగరుబత్తులు పెట్టి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి దండం పెట్టుకోండి ఇలా చేస్తే మన పూజ చాలా మంచిగా అవుతుంది తరువాత దేవుడు గుడి దేవుడు గుడి సై దేవుడు గుడి దగ్గర మనం ఒక దగ్గర ఓం రాయవచ్చు ఒక దగ్గర స్వస్తిక్ కూడా కుంకుమ పసుపుతో దింపవచ్చు అలా చేస్తే బాగుంటుంది మళ్ళీ సై సై మళ్ళీ అటు పక్కన ఇటు పక్కన దేవుడు ఫోటోస్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మళ్ళీ చాలామంది ఏం చేస్తారు శుక్రవారం రోజు మంగళవారం రోజు పెళ్ళి అయ్యేసిన ఆంటీ వాళ్ళకి పసుపు కుంకుమ అన్నీ ఇస్తారు అలా చేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది అంట పూజ పూజ చేసే దాంట్లో లేకపోతే వరలక్ష్మి వ్రతం అని చాలామంది పూజ చేస్తారు లేకపోతే సరస్వతీ మాతని కూడా చాలామంది పూజ అది వచ్చిందని చాలామంది పూజ చే ఆ టైం కూడా పసుపు కుంకుమ అని చాలామందికి ఇస్తారు ఆ టైంలో పసుపు కుంకుమలు తమలపాకు లేకపోతే అరటిపండు మళ్ళీ పసుపు కుంకుమ మళ్ళీ తరువాత సోంపు పెట్టి కూడా ఇస్తారు ఆంటీ వాళ్ళకి అది ఇస్తే కూడా మన ఇంటికి చాలా బాగుంటుంది అంట మళ్ళీ ఇంట్లో ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్నీ ఫోటోస్ కూడా క్లీన్ చేసి గంధం కుంకుమ పెట్టి మళ్ళీ తర్వాత వాకిలి దగ్గర డోర్ దగ్గర అగరుబత్తులు పెట్టి కూడా దండం పెట్టుకుంటే చాలా బోంటది మళ్ళీ సూర్య మార్నింగ్ సూర్య వస్తుందా సూర్య సూ సూర్య సూర్యున్ని కూడా చాలామంది దండం పెట్టుకుంటారు నీళ్ళు వేసి అగరబత్తీలు పెట్టి దండం పెట్టి చేతులతో దండం పెట్టుకుంటారు అలా చేస్తే కూడా చాలా బాగుంటుంది మళ్ళీ చాలామంది దసరా ఇప్పుడు దసరా పూజ అంటే దసరా దసరా రోజు తొమ్మిది రోజులు చాలామంది ఇంట్లో అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేస్తారు అలా కూడా చేస్తే కూడా చాలా బాగుంటుంది అంట ఇంట్లో మనకు కాబట్టి తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కొక్క రూపముగా అమ్మవారిని డెకరేట్ చేసి మంచిగా కూర్చోబెడతారు మళ్ళీ దసరా రోజు తొమ్మిది కన్యలకి ఇంట్లో భోజనం పెట్టి వాళ్ళకు ఒక చిన్న చిన్న వస్తువు ఏదన్నా గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తారు అలా చేస్తే కూడా చాలా బోంటది దివాళీ దివాళీకి కూడా చాలామంది లక్ష్మీ పూజ చేస్తారు లక్ష్మీ పూజ చేస్తే కూడా చాలా బాగుంటుంది ఇంటికి కాబట్టి అలా కూడా చేస్తారు మరి మీ నిష్ఠ పూజలు చేసినప్పుడు మనం ఎవరినీ ముట్టుకోవద్దు ఎవరినీ ము స్నానం చేసి తల స్నానం చేసి నిష్ట పూజ చేస్తే అది చాలా బాగుంటుంది మనం మనసులో ఏమన్నా కోరుకున్నా కూడా జరుగుతుంది ఒకవేళ దేవుడు ప్రసన్న మన పైన అయితే నిష్ట పూజ చేసినప్పుడు ఫస్ట్ ఎక్కడైనా బయట మనం ఎక్కడైనా ట్రావెల్ ఎక్కడైనా బయటకు వెళ్లి వచ్చామా లేకపోతే ఎవరినైనా ముట్టుకున్నామా ఎవ్వరు ఎప్పుడు ఎలా ఉంటారో మనకి తెలియదు కాబట్టి ఎవరైనా ముట్టుకుంటే లేకపోతే మనం బయటకి వెళ్లి వచ్చినప్పుడు లోపల ఒకవేళ పూజ చేసే టైం అయ్యింది అంటే కంపల్సరీ కాళ్ళు కడగాలి లేకపోతే తల స్నానం చెయ్యాలి అలా చేసిన తర్వాతనే దేవుడి దగ్గర పోయి దీపం ముట్టియ్యాలి అలా చేస్తే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత దేవుడి దగ్గర చాలామంది కలశాలు పెడతారు చాలా రకం మంది కలశాలు పెడతారు కలశాలు పెట్టి దాన్ని తమలపాకులతో అర్చన చేస్తారు అలా చేస్తే కూడా చాలా బాగుంటుంది కాబట్టి దేవుడి దగ్గర కలశం పెట్టి దాన్ని అమ్మవారి ఇప్పుడు కొత్తగా వచ్చింది అమ్మవారి మూర్తులు కూడా పెడుతుర్రు మూర్తులు పెట్టి దాన్ని డెకరేట్ చేసి దాన్ని తాళి వేసి దాన్ని మంచిగా డెకరేట్ చేస్తుర్రు కాబట్టి అలా చేస్తే కూడా దేవుడి దగ్గర కూడా చాలా మంచిగా మన ఇంటికి వస్తే కూడా మన దేవుడు ఇల్లు చూస్తే చాలా మంచిగా క మంచిగా కనిపిస్తుంది కాబట్టి అలా కూడా చెయ్యవచ్చు మనం అందుకే నిష్ట పూజ చేయ్యాలంటే ఎవరినైన ముట్టుకో ముట్టుకోకండి మనం డైరెక్ట్గా స్నానం చేసి తల స్నానం చేసి పద్ధతిగా చీర కట్టుకొని సాంప్రదాయంగా పూజ చేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది కాబట్టి నిష్టపూజ అలా చేయండి మీరు